కాకినాడ జిల్లా యొక్క చరిత్ర చాలా పురాతనమైనది ఇది ఒక సుసంపన్న మరియు వైవిధ్య సంస్కృతిని కలిగి ఉంది కాకినాడ ప్రాంతం పురాతన కాలం నుండి నివసించబడుతోంది ఈ ప్రాంతంలోని కొన్ని పురాతన శిధిలాల యొక్క డేటింగ్ సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితము ఈ ప్రాంతం పురాతన రాజ్యాలైనా కోసలు షాస్ శాతవాహనలు ఇంకా విష్ణుకుండినులచే పాలించబడింది కాకినాడ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి పదహారవ శతాబ్దంలో కాకినాడను కోస్తా గోదావరి ప్రాంతాన్ని పాలించిన ముసునూరి ముఖ్యులు ఆక్రమించుకున్నారు పదిహేడవ శతాబ్దంలో తమిళనాడు రాజ్యం నుండొచ్చిన పిఠాపురం రాజులు ఆక్రమించుకున్నారు పద్దేన్మిది శతాబ్దంలో బ్రిటిష్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకుంది పంతొందొందల నలభై ఏడు స్వాతంత్రం పొందిన తర్వాత కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం అయింది కాకినాడ ఒక ఆధునిక నగరం ఇంకా ఒక ముఖ్యమైన పారిశ్రామిక వాణిజ్ఞ కేంద్రం జిల్లాలో అనేక పరిశ్రమలున్నాయి ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం కూడా ఇది కాకినాడ జిల్లా నుండి అనేక ప్రసిద్ధ చారిత్రాత్మికులు ఉన్నారు మనం కొంత చూస్తే కనుక ముసునూరి రామకృష్ణరాజు ఈయన పదిహేడవ శతాబ్దంలో ముసునూరి ముఖ్య రాజు ఇంకా పిఠాపురం రామరాజు ఈయన పద్దెనిమిదోవ శతాబ్దంలో పిఠాపురం రాజుల రాజు ఈయన ఇంకా కొండవీటి రాజులు ఇంకా పదహారవ శతాబ్దంలో విజయనగరాన్ని సామ్రాజ్యాన్ని పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం జరుపుకునే పండగను కూడా ఉన్నాయి ఏంటంటే ఈ పండుగ ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతుంది అదేంటంటే ఫుడ్ ఫెస్టివల్ ఇది వివిధ రకాల ఆహారాలను ప్రదర్శిస్తుంది ఇంకా చిల్డ్రన్ ఫెస్టివల్ ఈ పండుగ ప్రతి సంవత్సరం జూలైలో జరుపు జరుపుకుంటాము మరియు ఇది పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ